చెప్పండి అవునం అవును అవునా కుడుతాము కానీ మీకు మ్యారేజ్ ఎన్ని డేస్లో ఉంది టైం ఉందా ఏమైనా లేదంటే వెంటనే కావాలా ఎయిత్కా ఓకే

క్లాత్ అయితే త్రీ హాఫ్ తీసుకోవాలి మూడు మీటర్లును అరా క్లాత్ అంటే మీకు ఏ టైప్ కావాలో అని చెప్తే మా దగ్గర ఒక టూ త్రీ ఉన్నాయి ఇక్కడ చూసి మీకిక్కడ నచ్చింది తీసుకుంటా అంటే కూడా తీసుకోవచ్చు క్లాత్ మీరిక్కడ తీసుకున్న దాన్ని బట్టి రేట్ ఉంటుంది ఒకొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంది కోట్ కుట్టినందుకు అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఎయిత్ రోజు కావాలా ఇంకా ముందు కావాలా మాది ఇక్కడ రామ్ నగర్లో ఫిష్ మార్కెట్ దగ్గర కాల్ చెయ్యండి ఓకే అండి కాల్ చేసి రండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ